హలో అది బ్లెస్సి వాళ్ళ మదరు దీవెన గారా అండి మాట్లాడేది

నమస్తే మ్యాడమ్ నేను మీ స్కూల్ అదే మీ అమ్మాయి చదువుతున్న స్కూల్ టీచర్ని మాట్లాడతన్నాను అండి ఈ మీ అమ్మాయి బాగా చదువుతుంది అండి బాగా బాగా చేస్తుంది మొన్న యూనిట్ టెస్ట్లో బాగా చేసింది అండి అదే చెప్తామని నెక్స్ట్ ఇయర్ టెన్త్ కదా బాగా చదువుతుంది అండి మొన్న ఈ మొన్న యూనిట్ టెస్ట్లో కూడా బాగా వచ్చింది కానీ మాథ్స్ కొంచెం కొంచెం తక్కువ వస్తుంది అండి అన్నింటి మీద అది అర్ధమవ్వట్లేదు అంటందా అండి అది మీరు ఇంటి ఇది ఇంటి దగ్గర మీరు ఏమన్న ట్యూషన్లు ఏమన్న పెట్టిస్తున్నారా అండి మాథ్స్కి ట్యూషన్లు ఏమి పెట్టించట్లేదా అండి అంటే మ్యాథ్స్ ఒకటి కొంచెం మిగిలినవి అన్నీ బాగా చేస్తుందండి కానీ మ్యాథ్స్ ఒకటి కొంచెం అటు ఇటు అవుతుంది అండి కొంచెం సరిగ్గా అవ్వట్లేదు అది చేయట్లేదు ఇది తర్వాత మళ్ళీ దానికి నెక్స్ట్ ఇయర్ టెన్త్ కదండి మళ్ళీ హండ్రెడ్ పర్సెంట్ రావాలి కదండి అది అయితే మ్యాథ్స్ అయితే క్యాల్కులేషన్స్ కదా దాంట్లో తగ్గించం ఏమి మార్కులు హండ్రెడ్కి హండ్రెడ్ రావాల్సిందే అది మళ్ళీ తర్వాత నెక్స్ట్ ఇయర్ ఇబ్బంది అయిపోద్ది ఏమో అని మీకు ఏమన్న చెప్తుందా అండి ఇంట్లో అంటే నాతో అయితే సరిగా ఏమి చెప్పట్లేదండి మాతో మ్యాథ్స్ ఏంటి అంటే ఎందుకు తక్కువ వస్తన్నాయి అంటే ఇక్కడ ఏమి మాట్లాడట్లేదు మీతో ఇంట్లో అయితే బాగా చెప్ మాట్లాడతుందని మీతో మాట్లాడుతున్నాను అవునా అండి అయితే ఒకసారి మీరు అదే అది కనీసం అది కూడా చెప్పట్లేదండి మాతో అసలు ఇంటరాక్షన్ ఉండట్లేదు అసలు సరిగా మాట్లాట్లేదు ఎందుకు తక్కువ వస్తున్నాయి అంటే సైలెంట్గా అలా అలా నించుని ఉంటుంది ఇంకా మీతో మాట్లాడితే మీరు ఏమన్న ప్రాబ్లం చెప్తారు కదా ఏంటి విషయం అని తెలియట్లేదు మాకు సరే ఒకసారి మీరు ఒకసారి అంటే ఫ్రంట్ బెంచిలో కూర్చుంటుంది అండి మరి బ్యాక్ బెంచిలో ఏమి కుర్చోపెట్టం మేము ఏమి స్ట్రెస్ ఏమి తీసుకోవట్లేదు కదా అండి స్ట్రెస్ ఏమి లేదు కదా సరే అండి నేను ఒకసారి మ్యాథ్స్ సార్తో ఒకసారి మాట్లాడతాను అండి ఆయనతో ఒకసారి మాట్లాడి ఇంప్రూవ్ చేస్తాను అంటే బాగా చదువుతుంది కదండి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మార్కులు తక్కువ వస్తే మళ్ళీ ఇబ్బంది అవుతుంది కదా అని మీతో మాట్లాడదామని చేశానండి సరే అండి నేను ట్యూషన్స్ ఏమి లేవు కదండి అయితే బయట ఇక్కడ మళ్ళీ ఏంటంటే వచ్చే వారం నుంచి తర్వాత టెన్త్ క్లాస్కు సిలబస్ స్టార్ట్ చేస్తున్నాం అండి అది ఒక గంట ఎక్స్ట్రా క్లాస్ ఉంటుంది ఇంకా బస్ ఫెసిలిటీస్ ఏమి ఉండవు మీరు వచ్చి తీసుకు వెళ్ళాలండి అదే ముందు ఒకసారి మీకు చెప్పడం ముఖ్యం కదా అని చెప్తున్నాను అండి సరే అండి నేను చూస్తాను లేండది ఓకే మ్యాడమ్ థ్యాంక్ యూ